నమస్కారము మీరు ఇక్కడ ఏపిలో రెసిడెంటేనండి మేము తెలంగాణా నుంచొచ్చామండి నా పేరు అనిత అండి మీ పేరు ఓకే అంటే మేమిక్కడ కొన్ని మంత్స్ ఉందామనుకుంటున్నామండి ఏపిలో ఇక్కడ ఏమి నాకు తెలీదు ఏమన్నా చూడాల్సిన ప్లేసెస్ తినాల్సిన ఫుడ్స్ లాంటివి ఏమన్నా చెప్తారా ఓకే ఓకే అండి ఓకే అండి ఓకే ఓకే అండి ఇంకా ఏమున్నాయి గోదావరి డిస్ట్రిక్ట్లో అంటే తెలిసినవాళ్ళున్నారండి ఫ్రెండ్స్ తప్పకుండా వెళ్తాను ఓకే అండి ఓకే అండి మేము తప్పకుండా వెళ్తామండి సరే అండి థ్యాంక్స్ అండి తప్పకుండా వెళ్తానండి నేను సరే అండి ఉంటాను